హలో మేస్త్రిజీ సైదులు గారా అండీ అగు ఇల్లు కన్స్ట్రక్షన్ చెయ్యాలండి మాది

మాట్లాడుకుందాంలే గానీ బాత్రూమ్ పైకి ఒక హౌజ్ కట్టాలండి ఇంకా ఎగస్ట్రా రేట్ అంటే మీరు రండి ఒకసారి మాట్లాడుకుందాం గానీ హౌస్తో పాటు సెల్ఫ్లు కూడా రెండు మూడు కట్టాలండి షెల్ఫ్లు కట్టాలి సో

ఆ రోజు మాట్లాడుకున్నప్పుడు అనుకోలేదండి ఇప్పుడు పిల్లలు ఏమో అది కడితే బాగుండేది ఇది కడితే బాగుండేది అనుకున్నారు నాకు ఆ రోజు తెలియలేదండి నాకు నాకేం తెలుసు వయస్సు మీద పడింది నాకు తెలియలేదు మా పిల్లలు వచ్చినారు కాబట్టి అన్నీ మాట్లాడుకుందాం నిదానంగా మనం డబ్బులు ఎగస్ట్రానా లేకుంటే తక్కువనో ఎక్కువనో మనం దగ్గర కూర్చొని మాట్లాడుకోవచ్చులే గానీ మీకు చెప్తున్న ఏం ఏం కట్టలో గానీ ఒక హౌసు కట్టాలి పైన బాత్రూం పైనా ఇంకా సెల్ఫ్లు కట్టుకోవాలి టీవీ పెట్టుకో పెట్టుకుంటారంట మా పిల్లలు టీవీకి ఒకా బల్ల పెట్టి కొంచెం కింద షోకేజ్కి ఒక బాక్స్ లాంటిది కట్టాలండి మళ్ళీ బీరువా బయటికి వచ్చిందంట బీరువా లోపలికి వెళ్ళాలి అది కూడా పలగొట్టడానికి ఎవరన్నా కూలి పనులు రాళ్లు కొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా కొంచెం మాట్లాడుకొని తెండి ఆ రోజు అర్జంట్ అంట వాళ్ళు బయటికి పిల్లలూ రెండు మూడు రోజుల్లో వస్తారు వాళ్ళు ఉంటారని తొందరగా పని తొందరతొందర కావాలని చేయిస్తున్నామండి అన్ని చేస్తారా అండి ఒకరు ఒక లేబర్ని తీస్కొని రండి ఆ రోజు ముందు రోజు ఒక మీరూ మీతో పాటు ఇంకో లేబర్ని తీస్కొనొస్తే మరి రాళ్లు ఇవన్నీ కొట్టిచ్చుకొనీ పని మొదలుపెడదామండి ఆ రోజు రేటు ఎమన్నా ఉంటే ఆ రోజు మాట్లాడుకుందాం అండి ఇప్పుడు ఫోన్లో ఎందుకులే గానీ అన్నీ సరే అండి ఆ రోజు టైంకి ఎప్పుడొస్తారు సరే అండి పది పదిన్నర్రకి వస్తారా చెప్పండి ఇంకేదో చెప్తున్నారు సరే మరి సరే మరి సరే అండి ఉంటాను